హలో నమస్తే మేడం చెప్పండి ఎందుకు నచ్చలేదండి పలచగా ఉండవే అసలు ఏమైందండీ అసలు మరి ఈసారి అలాగే పోస్తాను మీరు సరిగ్గా గిన్నె అది శుభ్రం చేసి చేసుకోవలసిందే అందులో మళ్ళీ నీళ్లు కలుపుతున్నట్టున్నారు మీరు అసలే గేదె పాలు ముందుగానే పలచగా ఉంటాయి కదా మీరు అందిలో ఇంకా నీళ్లు కలిపితే అవి పలచగానే ఉంటాయి మరి అవునా అయితే ఎక్కడో తేడా జరుగుంటుంది మరి చూస్తాం అయితే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా పాలు వల్ల మీకు అవునా సరే అయితే చూస్తానండి అయితే చూసి ఈసారి సాయంత్రం మంచి పాలు పోస్తానయితే అయితే ఇంకో గేదెని ఇంకోసారి చూసి ఇంకో గేదెని దగ్గర తీసిస్తామయితే ఈసారి ఈసారి అలాంటి కంప్లైంట్ ఏమైనా వస్తే చెప్పండి ఈసారి మంచిగానే వేస్తాను అంతేకానీ మానద్దు మా దగ్గర మా దగ్గర పాలు చాలా బాగుంటాయి

ఈ సారి మంచిగానే చేస్తానులేండి మేము ఈసారి అలాంటి కంప్లైంట్ ఏమీ రాకుండా చూసుకుంటాము సరేనా సరేనండి